హలో నేను మ్యాడమ్ ఇలా మేరీ వాళ్ళ మదర్ని హసిని మ్యాడమేనా అండి అయితే ఇలా అమ్మాయికి ఒక వన్ వీకు లీవ్ కావాలి మ్యాడమ్ ఇలా మా రెలెటివ్స్ వాళ్ళ మ్యారేజ్ ఉంది వన్ వీక్ ముందు వెళ్ళాలి అంటే లాంగ్ అన్నమాట మేము వెళ్ళే జర్నీ విజయవాడకు వెళ్ళాలి అందుకని మాకు ఈ అబ్బా అమ్మాయికి వన్ వీక్ లీవ్ కావాలి మ్యాడమ్ అదే కొంచెం చూడండి అదే మ్యాడమ్ మీరు కొంచెం

నేన్ నేను చదివిపించుకుంటాను మ్యాడమ్ అంటే వన్ వీకు మ్యారేజ్లో ఉండము కానీ స్టడీ చేయించుకుంటాను హోమ్ వర్క్ హోమ్ వర్క్ స్టడీస్ అలా ఏమి ఉండదు మ్యాడమ్ నేను చదివించుకుంటాను ఎప్పు ఏ సబ్జెక్టుకు సంబంధించి ఆ సబ్జెక్ట్కి ఆ టైము కేటాయించి స్టడీ చేయిస్తాను మీరు నాకు వరం రోజులు లీవ్ ఇచ్చారు అదే చాలండి అలాగే త్యాంక్స్ ఓకే ఓకే